హలో ఊబర్ కస్టమర్ కేర్ నాకు ఒక సమస్య వచ్చి పడినది అది ఏమిటంటే నేను అరగంట క్రితం నేను ఒక ట్యాక్సీ బుక్ చేసుకోవడం జరిగినది అయితే దానికి అడ్వాన్స్గా కొంత అమౌంట్ కూడా నేను చెల్లించాను ఇప్పుడు నాకు ఆ ట్యాక్సీ అనేది అవసరం లేదు ఎందుకంటే నాకు అర్జెంటుగా ఒక ఫోన్ వచ్చి ఒక అర్జెంటు పని పడడం వల్ల నేను ట్యాక్సీని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నాను అయితే నేను అడ్వాన్స్గా పే చేసిన అమౌంట్ని నేను ఏ నెంబర్ ద్వారా అయితే ఫోన్ పే చేశానో ఆ నెంబర్కే తిరిగి చెల్లించవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఫోన్ పే లేదా జీ పే ద్వారా నా నెంబర్కి లేదా నా అకౌంట్కి నేను అడ్వాన్స్గా పే చేసిన ట్యాక్సీ అమౌంట్ని నాకు తిరిగి చెల్లించాలని నేను కోరుకుంటున్నాను